నమస్తే అండి ఎక్కడికి వెళ్తున్నారు నేను కాకినాడ వెళ్తున్నానండి అవునండి లేకపోతే చాలా ఇబ్బంది పడాలి చాలా మంది జనాలు ఉన్నారు కదా దసరా కదండీ ముందు రోజు టెంపుల్కి రావడంతో ఇంక బాగా రష్గా ఉంటుంది బాగా డెవలప్ అవునండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా విజయవాడ నుంచి వచ్చి వెళ్ళొచ్చు కదండి ఇప్పుడు

అవునండి ఇప్పుడు బాగా చేసారు ఫ్లాట్ఫార్మ్స్ పెంచారు ఇంక ట్రాక్స్ కూడా పెంచారు కదండి బాగా జనాలు కూడా బాగా ఎక్కువ ఉంటున్నారు కదండి అసలు ఎప్పుడు ఖాళీ ఉండట్లేదు అసలు ఈ రైల్వే స్టేషన్స్ విజయవాడ దగ్గర

అవునండి తెలియని వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది పడిపోతారు

అవునండి

సరేనండి